నేను మీ రెస్టారెంట్కి బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము మీరు దాన్ని పది నిమిషాల్లో డెలివరీ చేస్తాము అన్నారు కాని పది నిమిషాలు కాస్త అరగంట అయ్యింది బంధువులు ఇంటికి వచ్చి ఉన్నారు వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు వారు ఆకలి అంటున్నారు మీరు త్వరగా డెలివరీ చేస్తారనే కదా నేను మీ రెస్టారెంట్ని సంప్రదించాను మీ యాప్ ద్వారానే డెలివరీ ఇచ్చాము కాని మీరింత సమయం ఆలస్యం ఎందుకు చేస్తున్నారు నా ఆర్డర్ని మీ యాప్ తీసుకోలేదా లేదంటే ఆర్డర్ ప్రాసెస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఫుడ్ త్వరగా కాలేదా లేదా లొకేషన్లో లొకేషన్ తెలుసుకోవడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా నాకు కారణం కావాలి త్వరగా ఆర్డర్ ఇస్తారనే నేను మీ రెస్టారెంట్ని సంప్రదించాను కాని మీరు ఇంత ఆలస్యం చేస్తారని నేను అనుకోలేదు ఇంత ఆలస్యం చేస్తారని తెలిసుంటే అసలు మీ రెస్టారెంట్కి ఇచ్చేదాన్నే కాదు ఓహ్ మీ డెలివరీ బాయ్కి మా ఏరియాలోనే చాల డెలివరీలు ఉన్నాయా ఓహ్ అవన్నీ ఇస్తూ మా ఇంటికి వస్తారా త్వరగా తెప్పించండి మాకు త్వరగా కావాలి మాకు ఇక్కడ ఆకలి వేస్తుంది లేదంటే మా ఇంటి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి ఆర్డర్ ఇస్తాం